మన వంటింట్లో పనికొచ్చే పాత్రల గురించి వివరముగా తెలియజేయుట వంటింట్లో ముందు ఏ పనిచేయాలన్న ముందుగా పాలు తాగుతూ ఉంటాం ఆ పాలు ఒక చిన్న స్టీల్ గిన్నుంటుంది ఆ స్టీల్ గిన్నెలో పాల ప్యాకెట్ తీసి పాలు పోసుకొని ఆ తరువాత స్టవ్ మీద పెట్టి పాలు బాగా కాసిన తరువాత పొంగిపోయే అవకాశం లేకుండా చూసుకొని బాగా పాలు కాగిన తరువాత పాలు దించుకొని అవి మళ్ళా పాలు వంటింట్లోనే ఉన్నటువంటి స్టీల్ గ్లాస్లో తీసుకొని ఆ గ్లాస్లో పోసుకొని ఇంకో గ్లాసులో చల్లారుస్తూ రెండు గ్లాసులు తీసుకొని వంటింట్లో ఆ పాలు పాలగిన్నెలో పోసి పాలు స్టవ్ మీద పెట్టి స్టవ్ మీద బాగా కాగిన తరువాత అవి మళ్ళీ గ్లాస్లో పోసుకొని గ్లాస్లోని ఇంకో ఇంకో దాని సపోర్ట్గా ఇంకో గ్లాస్ తీసుకొని కాస్తా చల్లార్చుకొని చల్లార్చిన తరువాత దాంట్లో బ్రూ కాఫీ పొడి తీసుకొని బ్రూ కాఫీ పొడి డైరెక్ట్గా వేసుకొని లైట్గా షుగర్ కూడా వేసుకొని కాస్తా గరిట స్పూను ఒక స్పూను వంటింట్లో ఉన్న ఇంకో స్పూన్ తీసుకోని ఆ స్పూన్ తోటి స్పూన్ తోటి బా కలుపుకోని కాఫీ తాగొచ్చు అది వంటింట్లోనూ కాఫీ తయారుచేసే విధానం ఫస్టు స్టవ్ వెలిగించి స్టవ్వు స్టవ్ స్టవ్ వెలిగించాలి ఆ స్టవ్ వెలిగించే దానికి మనం గ్యాస్ స్టవ్ లైట్ లైట్ లైట్ తీసుకోవాలి లైట్ తోటి స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించిన తరువాత పాలగిన్నె పెట్టాలి పాల గిన్నె పెట్టిన తరువాత పాలు పోయాలి పాలు పోసిన తరువాత బాగా కాగిన తరువాత దాన్ని ఒక గ్లాస్లో పోసుకొని బ్రూ కా బ్రూ కాఫీ పొడి చక్కర అన్నీ వేసి కలుపుకొని మనకెంత కావాలో చక్కర చూసుకొని చక్కర వేసుకొని ఆ తరువాత అవి తీసుకొని మనం బాగా కలుపుకొని తాగాలి అవి మా వంటింట్లో కాఫీ కలుపుకునే విధానము లేదు టీనే తాగాలనుకుంటే కాఫీ బొదులు కాఫీ బ్రూ కాఫీ పొడికి బొదులుగా టీ పొడి వేసుకొని టీ పొడి వేసుకొని బాగా పాలల్లో ఉడికిన తరువాత దాంతో వడగట్టుకొని ఆ తరువాత టీలో చక్కెరేసుకొని తర్వా తర్వాత తాగాలి ఇంకా ఇంకా అది వంటింట్లో కాఫీ కానీ టీ కానీ కాలుపుకొని తాగే విధానం గురించి మనం తెలుసుకున్నాము తదుపరి రైస్ రైస్ రైస్ అన్నమొండుకోవటం రైసు అట్నే గ్యాసు దీంతో వంటింట్లో అన్నమొండుకొనేది రెండు విధాలుగా చేయొచ్చు గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఎలక్ట్రికల్ కుక్కరుంటుంది ఎలక్ట్రికల్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఎలక్ట్రికల్ కుక్కరైతే కుక్కర్ ఆన్ చేయటం మనక్కావల్సిన బియ్యాన్ని రైసు రైసు రైసు గిన్నెలో చిన్న దబర్లో వేసుకోవటం ఆ దబర్లో మనకు ఒక గ్లాసా రెండు గ్లాసులా ఇంట్లో ఎంతమందున్నామో చూసుకొని ఆ ఇంటి ఇంట్లో ఉండే మనుషుల్ని బట్టి మనం ఒక గ్లాసా రెండు గ్లాసా బియ్యంలో వేసుకొని బాగా కడుక్కొని బాగా కడిగిన తరువాత రెండు ము ఒకటికి రెండు సార్లు నీళ్లు వంచేసి తరువాత దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేసి ఆ కుక్కర్లో ముందుగా కింద కాస్తా వాటర్ పొయ్యాలి తరువాత జల్లెడుంటుంది ఆ జల్లెడ దానిమీద పెట్టాలి తరువాత రైసు గిన్నె పెట్టేసి క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేసామంటే అది ఆటోమేటిగ్గా మనకొక ఫిఫ్టీన్ మినిట్స్ లోపల రైసయ్ రైసయ్పోతుంది అదే ఆ విధానం కాకుండా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలనుకుంటే అదేవిధంగా మనం అన్నం నీళ్లు కలుపుకొని నీళ్లు రైస్లో నీళ్లు పో పోసిన తరువాత బాగా కలుపుకున్న తరువాత స్టవ్ మీద పెట్టేసామంటే స్టవ్ మీద పెట్టి కూడా మనం అర్థసర లేకపోతే గంజి వంచు వంచుకొనే అనే విధానమా అని ఆలోచించి దానికి తగ్గట్టుగా బియ్యంలో నీళ్లు ఉంచి గ్యాస్ స్టవ్ మీద పెట్టి గ్యాస్ అంటించామంటే దానికి పదిహేడు ఇరవై నిమిషాల లోపల అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఆ విధంగా అయినా రైస్ వండుకోవచ్చు రైసు వండుకొని విధానాలు రెండు రకాలు రెండు రకాలు ఒకటి మనం గ్యాస్ స్టవ్ మీద చెప్పుకున్నాము రెండోదొచ్చి ఎలక్ట్రికల్ కుక్కర్ మీద చెప్పుకున్నాము